హలో ఖచ్చితంగా సార్ మేడం ఈరోజు కస్టమర్లు ఎక్కువగా డిజైనర్ నెక్లెస్లు ముఖ్యంగా కుందన్ మరియు ఫోల్కి వర్క్ ఉన్న వాటిని ఇష్టపడుతున్నారు అలాగే రేర్ నెక్లెస్లు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి సార్ మేడం అవును అవును మేడం నేను వెంటనే అలా చేస్తాను ఈ రెండు మోడల్లకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తే ఎలా ఉంటుంది చాలా బాగుంది మేడం ఈ ఆఫర్ని సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తే ఇంకా బాగుంటుంది అవును మేడం నేను వెంటనే ఈ ఆఫర్ని ప్రసారం చేస్తాను కచ్చితంగా మేడం నేను ప్రతి కస్టమర్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను ఓకే మేడం అందరికీ చెప్తాను మేడం ఇలా ఆఫర్స్ గురించి అండ్ వచ్చిన కలెక్షన్ గురించి ఓకే మేడం ఓకే మేడం షూర్ మేడం ఓకే మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం